నా కోఆర్డినేటర్ నన్ను అడిగిన ప్రశ్న నాకు నచ్చిన పండగ గురించి చెప్పటం నాకు నచ్చిన పండగ సంక్రాంతి అంటే నాకు చాలా ఇష్టం మూడు రోజులు చేస్తారు భోగి సంక్రాంతి కనుమ భోగి రోజు ఉదయాన్నే లేచి నలుగు పెట్టుకుని తలస్నానం చేసి భోగిమంట అందరూ కాలుస్తారు తర్వాత రోజు సంక్రాంతి రోజు పిండి వంటలు చేసి పెద్దవాళ్ళకి బట్టలు పెడతారు మకర సంక్రాంతి రోజు మంచిగా నాన్వెజ్ వండుకొని తింటారు